అవునా నీ రేట్ ఎంత చెప్పు బ్రో ఎంత ఏ రేంజ్లో కావాలి స్పెసిఫికేషన్స్ ఎలాంటివి కావాలి అంటే చూసుకోవాలి కదా బ్రో ఒక పదిహేను వేలు పెడతాను అంటే ఫైవ్ జీలో ఇప్పుడు అంత బెస్ట్ మోడల్ ఏమి లేదు బ్రో మరి ఈజీ ఒక ట్వంటీ టు ట్వంటీ టూ కే పడుతుంది అన్న ఇప్పుడు ఈ మధ్యలో అయితే వచ్చేవి ఉంటాయి అన్న మాకు బజా బజాజ్తో కనెక్షన్స్ ఉన్నాయి సో మీరు ఇక్కడికి వస్తే ఒకసారి చెక్ చేసుకోవచ్చు

అవును అన్న అది ఇప్పుడు స్టాక్లో లేదు అన్నా మరి దానికి దాని బదులు ఒప్పో రె రెనో లెవెన్ ప్రో ఉంది అన్నా అది ఇప్పుడు మోస్ట్ ఎక్కువగా పోతున్నాయ్ సేల్స్ అది ఒకసారి ట్రై చేస్తారా అందరు అట్లే అందరూ అట్లే అనుకుంటారు అన్న ఫస్ట్ అది వచ్చేది ఒప్పో వివో కెమెరా ఫోన్స్ లాగా వచ్చినాయి కానీ ఇప్పుడు చాల డెవలప్ అయ్యాయి ప్రోసెస్సింగ్లో అవునా అన్న

అది ఇప్పుడు స్టాక్లో లేదు అన్నా ప్రెసెంట్ ఒక వన్ వీక్లో వచ్చే ఛాన్స్ ఉందన్నా కానీ దానికి ఓఎల్ఈడి పానల్స్ వస్తున్నాయి అన్న సూపర్ ఆండ్రోయిడ్ రావట్లేదు ఇంకా అంటే కొంచెం హై రేంజ్లో ఉన్నాయి మరి ఒక వన్ప్లస్ ఒక ఫార్టీ కే రేంజ్లో ఉన్నాయి అది అయితే బెస్ట్ మోడల్ ఆయే ఇప్పటికి వరకు సరే అన్నా ఇంకా ఏమన్న కావాల అన్న మీ పేరు మీ పేరు చెప్పండి అన్నా ఓకే అన్న నెక్స్ట్ వీక్ నెక్స్ట్ వీక్ ఈ టైం వరకు కాల్ చేయండి ఒకసారి నేను ముందే చూసి చెప్తాను సరే